విజయనగరం జిల్లాలో ఎక్కువ జనాభా మధ్యతరగతి వారు ఉండటం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ప్రతి పండగను కూడా చుట్టాలతో బంధువులతో చేసుకుంటారు వీళ్ళు దీపావళి హోలీ ఉగాది పండుగను బాగా చేసుకుంటారు కానీ సంక్రాంతి పండుగ అనేది హిందువులకు ఎక్కువగా ప్రత్యేకమైన పండుగ ఈ పండుగకు ఎక్కడ ఉన్నా చుట్టాలు అయిన సరే బంధువులను అందరిని ఇంటికి పిలుచుకుని మరి చేసుకుంటారు ఈ పండుగలకి పిల్లలు అందరు వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళి పండుగ చేసుకుంటారు అండి తర్వాత ఈ మాకు పైడితల్లమ్మ పండుగ జాతర అనేది చాలా ఘనంగా జరుగుతుంది దీని వలన మాకు ఎక్కువగా వ్యాపారం కూడా జరుగుతుంది ఈ పండుగ ప్రత్యేకమైనది అందరికి సంక్రాంతి పండగ అనేది కూడా ఎంతో ప్రత్యేకమైనది ఇది మూడు రోజుల పండుగ ఓకే అండి ఓకే